హలో మీకు ఇంతక ముందు నేను ఆర్డర్ చేసానండి ఆ ఆర్డరుతో పాటు మరీ క్రొత్తగా కొన్ని క్రొత్తగా ఆర్డర్ చేయాలని అనుకుంటున్నాను పాతవి ఒకసారి చెప్తాను చూడండి చికెన్ ఫ్రైడ్ రైస్ ఒకటి అండ్ చికెన్ ఫ్రైడ్ రైస్ ఒకటి చికెన్ దమ్ బిరియాని ఒకటి కూల్ డ్రింక్స్ అని చెప్పాను అవి కాకుండా క్రొత్తగా నాకు మటన్ దమ్ బిర్యానీ కావాలి చికెన్ ఫ్రైడ్ రైస్ కావాలి వెజ్ ఫ్రైడ్ రైస్ కూడా కావాలి వెజ్ ఫ్రైడ్ కావాలి జాయింట్స్ ఒకటి కావాలి జాయింట్స్ జాయింట్స్ కావాలి కూల్ డ్రింక్స్ కావాలి ఎక్స్ట్రా కూల్ డ్రింక్స్ రెండు ఎక్సట్రా కూల్ డ్రింక్స్ పంపించండి ఇక క్రొత్తగా నేను ఆర్డర్ చేసాను మీరు నాకు పంపించండి